హలో హలో హాయ్ గోపిగారు బాగున్నారా బాగున్నాను గోపి గారు మీకు రైతు భరోసా లాంటివి ఇస్తూ ఉంటారు అవును ఇస్తాము అన్నారు గోపి గారు బాగా వాళ్ళు పొందుతు ఉన్నారు లబ్ది ఆటో వాళ్ళందరూ అవును అవును గోపిగారు వాళ్ళు కూడా బాగా లబ్ది పొందుతూ ఉన్నారు లేడీస్ అందరూ నలభై ఐదు ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు అలాగే మాం మాకు కూడా చాలా ఆ రైతు భరోసా పడతూ ఉంది ప్రతి ఒక్క ఆస్తి ఉన్నవాళ్ళకి ల్యాండ్ ఉన్న వాళ్ళకి అందరికి డబ్బులు పడతూ ఉంది గవర్నమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వేస్తూ ఉంది సంవత్సరానికి పదమూడు వేల దాకా బాపనోళ్ళకి మళ్ళీ ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు ఓసి వాళ్ళకి కమ్మవాళ్ళకి అందరికి కూడా లేడీస్కి ఇస్తూ ఉన్నారు రైతు భరోసా వస్తోంది పెన్షన్ వస్తోంది అలాగే బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు అరవై ఏళ్ళ పైన ఉండే వాళ్ళకు కూడా తక్కువ ఆధార్ కార్డు చూపిస్తే చార్జీ పది రూపాయలు అట్ల తక్కువ కన్సెషన్ ఇస్తూ ఉంది మన గవర్నమెంట్లో బాగానే చేస్తున్నారు గోపి గారు అనేక విధాల స్కీము పొందుతున్నారు లబ్ధి పొందుతున్నారు చేదోడని పదివేలు ఇస్తున్నారు దాని ద్వారా ఏదైనా దాని ద్వారా ఏదైనా వాళ్ళు అంగడి పెట్టుకుని లబ్ది పొందుతున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు సరే అండి గోపి గారు ఉంటాను